తెలంగాణ రాష్ట్రంలో సందర్శించ దర్గ మరియు ప్రత్యేకమైన కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు మరియు పండుగలు అనేకం ఉన్నాయి వీటిలో ముఖ్యమైనవి బోనాలు బతుకమ్మ దసరా మరియు దీపావళి బోనాలు పండుగలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తారు ఇది తెలంగాణ సాంస్కృతిలో ఒక ముఖ్యమైన భాగం బతుకమ్మ పండుగను పూలతో అందంగా తయారుచసి పాటలు పాడుతూ మహిళలు జరుపుకుంటారు ఇది తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకమైన పండుగ దసరా పండుగను తెలంగాణలో చాలా ఘనంగా జరుపుకుంటారు ఈ పండుగ సందర్భంగా రాష్ట్రమంతటా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు దీపావళి పండుగను కూడా ఇక్కడ చాలా ఉత్సవంగా జరుపుకుంటారు ఇళ్లల్లో దీపాలు వెలిగించి బాణసంచా కాలుస్తారు ఈ పండుగలు తెలంగాణ సాంస్కృతిని మరియు సంప్రదాయాలను ప్రతిబింబిస్తాయి వీటితో పాటు తెలంగాణలో జరిగే ఇతర ముఖ్యమైన సాంస్కృతిక కార్యక్రమాలలో సమ్మక్క సారాలమ్మ జాతర నాాలుగవ జాతర మరియు వివిధ రకాల జానపద కళ ప్రదర్శనలు కూడా ఉన్నాయి ఈ కార్యక్రమాలు తెలంగాణ ప్రజల జీవన విధానాన్ని మరియు వారి సాంస్కృతిని తెలియజేస్తాయి పర్యాటకులు ఈ పండుగలను మరియు కార్యక్రమాలను సందర్శించడం ద్వారా తెలంగాణ సాంస్కృతిని మరింత దగ్గరగా తెలుసుకోవచ్చు